పుస్తకాల వల్ల ఎన్నెన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి ఒక పుస్తకానికి ఒక తెలియని ఆలోచనను ఇస్తుంది ఒక పుస్తకం వల్ల మనిషికి ఎన్నో విషయాలు తెలుస్తాయి పుస్తకం ఎప్పుడూ కూడా మనుషుల ఆలోచనలనే మార్చేస్తాయి